హలో అవును మీరు ఎవరు అంటే నాకు ఇన్ని రోజులు జ్వరం వచ్చి ఇంట్లో ఉన్నాను బయటికి రాలేక ఇంకా స్కూల్కి రాలేకపోయాను పాఠశాలకి అంటే జ్వరం సడన్గా జ్వరం వచ్చేసరికి మేము ఇక్కడే ఆగిపోయాము హాస్పిటల్కి కూడా వెళ్ళి వచ్చాము ఇంకా ఆ వీలు లో రాలేం అనుకున్నాం తర్వాత ఎప్పుడన్న వచ్చినప్పుడు ఇవ్వన్ని చెప్పి అప్పుడు కూడా అప్పుడు ఎగ్జామ్స్ రాసుకుందాం అప్పుడు పరీక్షలు రాసుకుందాము అని మా మమ్మీ వాళ్ళు అనేసరికి నేను కూడా సర్లే అని ఇంకేం చెప్పలేము అని అందుకోసం అట్టెండన్స్ కానీ పరీక్షలు కానీ కొంచం తక్కువ తక్కువలో ఉన్నాయి అవును నేను నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఒక పదిహేను రోజుల నుంచి అలాగే ఉన్నాను నేను హాస్పిటల్కి కూడావెళ్ళి వచ్చా హాస్పిటల్లో త్రీ డేస్ ఉన్న మళ్ళీ ఇంకా ఇంట్లో కూడా కొంచెం అవి పండుగలు అవ్వన్నీ వచ్చేసరికి ఇంకా రాలేకపోయాను అవును ఉన్నాయి లేదు మ్యామ్ ఇలా ఫీవర్ వచ్చి జ్వరం వచ్చింది అని చెప్పలేకపోయాం మీకు పర్సనల్ ఇప్పుడు ఇప్పుడు మా మమ్మీ మా డాడీతో మట్లాడిస్తాను తర్వాత వస్ వస్తాం ఒక ఇంకొక టూ డేస్ వరకు రాను టూ డేస్ తర్వాత వస్తాం అని అనుకుంటున్నాను మ్యామ్ వస్తా వస్తాను మ్యామ్ పక్క ఎల్లుండి వచ్చి ఆ రోజు ఎగ్జామ్స్ రాసి అన్ని అన్నీ కంప్లీట్ చేసుకుంటాను మా ఫ్రెండ్స్ వాళ్ళని అన్ని అడిగి కంప్లీట్ చేసుకుంటాను మ్యామ్ ఓకే మ్యామ్ మా పేరెంట్స్ని తీసుకుని ఎల్లుండి వస్తాను వాళ్ళు కూడా వస్తాను అని చెప్పారు ఎందుకంటే ఎగ్జామ్స్ ఇట్లా ఏమి రాయలేదు కదా అందుకోసం వాళ్ళని కూడా తీసుకొని వస్తాను మ్యామ్